నాకైతే అండి సాంప్రదాయకరమైన ఆహరాలు తినడం ఇష్టమండి అదేంటంటే బూర్లు బొప్పట్లు పాలముంజలనమాట ఇందులో నాకు ఇష్టమైనది ఏంటంటే పాలముంజలని మా అమ్మమ్మ గారు చేసేవారనమాట మా చిన్నపుడు తర్వాత మా అమ్మ గారు కూడా చేసేవారు చాలా బాగా చేసేవారు ఇదేంటంటే ఎవరు చేసిన బాగారాదు మాకు ఇక్కడ మా అమ్మమ్మ గారి వాళ్ళది తూర్పు గోదావరి సైడ్ అనమాట వాళ్ళయితేనే చాలా బాగా చేస్తారు ఒక రకమైన పిండి ఉక్కపెట్టి బియ్యం పిండి అంటే కుడుముల్లాగా ఉక్కపెట్టి అందులో కొబ్బరితో మనం హాల్వా చేసుకుంటాం కదా అలా చేసి అందులో పెట్టి ఇడ్లీలు వండుకుంటాం కదా ఆ పాత్రలో పెట్టి ఆవిరి మీద ఉడికిస్తారనమాట వాటిలని పాలముంజలు అంటారు ఇంకొక రకంగా చేసేవారనమాట మా అమ్మ గారైతే మా అమ్మమ్మ గారైతే అలా చేసేవారు మా అమ్మ గారైతే ఏం చేశారంటే పిండి ఉడక ఉక్కపెట్టేస్తారు అందులో ఈ కొబ్బరి కానీ పూర్ణం కానీ పెట్టేసి బూరెల్లాగా వేయిస్తారనమాట అది వేరే టేస్ట్ వస్తుంది ఇది వేరే టేస్ట్ వత్తది నాకైతే ఇది చాలా ఇష్టమండి ఇదైతే తినడానికి చాలా కమ్మగా ఉంటదనమాట నాకైతే ఇది చాలా ఇష్టంగా తినేదాన్ని చిన్నప్పుడు కానీ నాకైతే అది అంత పర్ఫెక్ట్గా కుదరట్లేదనమాట నేనైతే ట్రై చేసాను కానీ కుదరట్లేదు అలా అలాగే నాకు బొప్పట్లు అన్నా కూడా చాలా బాగా ఇష్టము దాని మీద నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటాదండి ఇంకా గారెలు కూడా చాలా ఇష్టం ఏదైతే చికెన్తో తింటే అయితే చాలా బాగుంటాదండి